ఇప్పుడు ఉన్న మొక్కల నుండి మరిన్ని మొక్కలు తయారు చేయడానికి ఏ మెళుకువలు పాటిస్తాను అంటే మొక్కలకి తరచుగా నీరు పెట్టడం తరచుగా శుభ్రం చేయడం వాటి నుండి వచ్చే చిన్న చిన్న మొక్కలను మరల వేరే ప్రదేశంలో పెట్టి వేరే వేరే మొక్కగా రూపొందించడానికి ఎంతగానో ఎన్నో విధంగా చర్యలు తీసుకొని మంచిగా ఆ మొక్క చిన్న మొక్కలని తీసి వేరే ప్లేస్లో వేసి దానికి తగిన నీరుని దానికి తగిన ప్రదేశాన్ని ఏర్పరచి మళ్ళీ ఆ మొక్కని ఇంకో ఆ చిన్న మొక్కని మళ్ళీ మొక్కలుగా మరింత పెద్ద పెద్దవిగా అయ్యేలాగా తా మెరుగుపరచడానికి కృషిచేస్తాను ఎందుకంటే మొక్కలు పెంచడం అనేది చాలా విషయము చాలా మెరుగైన పద్ధతి మొక్కలని తయారు చేయడానికి ఇప్పుడు ఉన్న మొక్కలలో కొన్ని మొక్కలు స్వయంకృతంగా పక్కన మొక్కలలాగా వస్తాయి అవి తీసుకొని చేయవచ్చు కొన్ని మొక్కలని విత్తనాల ద్వారా విత్తనాలు పడి అవి మళ్ళీ మొక్కలుగా రూపొందుతాయి వాటిని అన్నింటిని వృధా చేయకుండా ఆ మొక్కలని వేరే ప్రదేశంలో కూడా వేసి ఇప్పుడు అదే విధంగా మట్ట గ నేలతో సంబంధం లేకుండా ప్లాస్టిక్ పాత్రలో ఇనుప పాత్రలు మట్టి పాత్రలలో కూడా చిన్న చిన్న కుండలలో చిన్న బకెట్లో చిన్న చిన్న టబ్బులలో కూడా ఎన్నో విధాలైన మొక్కలని పెంచవచ్చు ఆ విధంగా నేను ఎన్నో రకాలైన చిన్న చిన్న మొక్కలని కొని తెచ్చి టబ్బులలో కుండలలో మట్టి పాత్రలలో ఆ మట్టిని వేసి వాటిలో మొక్కలని పెంచుతున్నాను ఏ విధమైన విత్తనాన్ని అయిన అది ఒక మొక్కగా రూపొందే వరకు అదేవిధంగా వస్తుంది దానికి నీరు అందించడం అదేవిధంగా దాని చుట్టు ప్రదేశాన్ని శుభ్రం చేయడం దానికి తగినంత పోషకాలను అందించడం చేస్తాను ఈ విధంగా మొక్కలను చాలా మొక్కలను తయారుచేస్తాను వాటితో ఏం చేస్తాను అంటే కొన్ని అందంగా ఉండడానికి మొత్తం ఆ ప్రదేశం అందంగా ఉండేలాగా రూపొందిస్తున్నాను కొన్ని మొక్కలని ఇతరులకు ఇస్తున్నాను కొన్ని మొక్కలని డబ్బులకి అమ్ముతున్నాను ఈ విధంగా మొక్కలు పెంచడం వల్ల కూడా డబ్బులు సంపాదిస్తున్నాను అదేవిధంగా చుట్టుపక్కల ప్రదేశాలకి గాలి ఆక్సిజన్ అనేది బాగా సమకూర్చడానికి ఈ మొక్కలు అనేవి పనిచేస్తాయి దీని వలన మనకి ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాం ఈ గాలి పీల్చడం వల్ల అందువల్ల మొక్కలు అనేవి ఎక్కువ పెంచుతాను వాటిని అమ్మడం లేదా కొంతమందికి ఫ్రీగా ఏదైనా సందర్భాన్ని బట్టి ఈ సందర్భానికి నేను ఇది ఇస్తున్నాను అని చెప్పి ఆ పేరు చెప్పి వాళ్ళకి పంచిపెట్టడం అదేవిధంగా కొంతమందికి పొలాలలో ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి కొబ్బరి మొక్కలు అని ఇవన్నీ కూడా వేసుకోమని ఇస్తున్నాను దీని వలన మనమే కాకుండా మన చుట్టు ఉన్న వాళ్ళు అలాగే మన దేశమంతా బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను